నృత్యంలో ప్రేరణ నిలుపుకోవడం మరియు నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం నిరంతర అభ్యాసం సామాన్యమైన లక్ష్యాలు పెట్టుకోవడం ఇన్స్పిరేషన్ తీసుకోవడం వీడియోలు తీసుకోవడం ఫీడ్బ్యాక్ తీసుకోవడం నూతన శైలులను ప్రయత్నించడం మరియు మ్యూజిక్తో అనుసంధానం చెయ్యడం ఇవన్నీ ఎక్కువగా ఉపయోగపడతాయి